ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య ఉచిత మధ్యాహ్న భోజనము ఇంకా ఇది పేద కుటుంబాలకు అయితేపెద్ద భారం తగ్గిస్తుంది ఇంకా ప్రభుత్వ స్కూళ్ళలో నూతన మార్పులు ఏ విధంగా వచ్చినాయి అంటే నాడు నేడు పథకం ద్వారా స్కూల్లో భవనాలు ఫర్నిచర్లు ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ కూడా మెరుగుపడటం అభివృద్ధి చెందుతున్న ఇంకా తెలంగాణలో చూస్తే మన ఊరు మనబడి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగు అవుతున్నాయి అభివృద్ధి పొందుతున్న ఇంగ్లీష్ మాధ్యమం విద్య ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపడుతున్నారు ఇంకా చూస్తే గుణ బోధన లోపం ఎలా ఉంది అంటే కొన్నిచోట్ల ఉపాధ్యాయులు కొరత అప్పుడప్పుడు బోధన విధానంలో మార్పులు స్థిరత్వం లేకపోవటము ఇంకా భాషలో మార్పులు సమస్యలు ఎందుకంటే తెలుగులో నుంచి ఇంగ్లీష్ మాధ్యమానికి మారడం పిల్లల్లో కొంచెం అర్థం కాకపోవటము తక్కువ శ్రద్ధ ప్రైవేట్ స్కూల్ కన్నా అన్న మానసిక మానసికంగా ప్రభుత్వ స్కూళ్ళని తక్కువగా చూడటం ఇప్పుడు మనం చూస్తే ప్రైవేటు పాఠశాలలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అక్కడ ట్రైనింగ్ అయిన టీచర్లు చిన్న తరగతిల నుంచి కంప్యూటర్ల గురించి పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపించటడము ఇంకా ట్యూషన్లు యూనిఫామ్ ట్రాన్స్పోర్ట్ అదనపు ఖర్చులు ఉంటాయి అయినప్పటికీ ప్రభుత్వం లేదు ప్రైవేట్ అని పరిస్థితులను బట్టి మ మారుతుంది ఎలా అంటే మరి పాఠశాల నాణ్యత క్వాలిటీ దూరము సౌకర్యాలు మరి స్కూల్ ఎక్కడ ఇంకా బిడ్డల గురించి ఆలోచించాలా ఆంగ్ల మాధ్యమం అవసరమా తెలుగు మంచిదా ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాల మీ నిన ఈ అంశాలు ప్రభావితం చేస్తాయి